నాకు క్లైంట్ నుంచి ప్రాజెక్ట్ తీసుకున్నామన్నమాట తీసుకున్నప్పుడు నేనేం చేసినా దానికి సంబంధించిన ఫైల్స్ అంటే టెన్కి అట్లా ప్రజెంటేషన్ ఉందన్నమాట కానీ హెవీ ట్రాఫిక్ వల్ల ఏమైంది అంటే నేను ఆ టెన్షన్లో పడీ ఫైల్స్ అనేటివి రూమ్ లోనే మర్చిపోయి పోయిన రూమ్ లోనే మర్చిపోయి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసుకునేసరికి ఫైల్స్ లేవు టెన్కి ప్రెసెంటేషన్ ఉంది ఇట్స్ టైం ఆల్రెడీ నైన్ థర్టీ నాకేం చేయలో అర్థం కాలేదు చాలా టెన్షన్ అయిన నర్వస్ అయిన శివర్ అయిన మొత్తం జాబ్ పోయిందేమో

అసలంతా హేక్టిక్ అయిపింది వర్క్ మొత్తం అంత హడావుడి అంత ఏం అసలు ఏమేమో అయితుంది నాకు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది ఏం చేయాలో అర్థం అవుతలేదు రూమ్లో తమ్ముడు ఉన్నాడు వాడికి చెప్తే వాడికి డ్రైవింగ్ రాదు సరే తీసుకొద్దాం అన్న ఆఫీస్ నుంచి రూమ్ చాలా దూరం ఇంకా ఏం చేయాలో అర్థం కాక మేనేజర్కి చెప్పిన మేనేజర్కి చెప్తే మా మేనేజర్ సార్ చాలా మంచోడు ఏమన్నాడు పర్లేదులే అబ్బాయి ఇప్పుడు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేటట్టు చూడు టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ కట్ల అంటే వన్ అవర్ తీసుకో ఏం కాదు క్లైంట్తో మాట్లాడుదాం ఏం కాదు పర్లేదు అని చెప్పి కాసేపు టైం ఇచ్చిండు ఆ టైం ఇచ్చినప్పుడు నేనేం చేసినా ఆ టైంని తమ్ముడితో ఫోన్ చేసి వాడికి అవి ఎక్కడ ఉన్నాయో ఫైల్స్ ఎక్కడున్నాయో చెప్పి ఆ ఫైల్స్ నా దగ్గరికి వచ్చేటట్టు ప్లాన్ చేసిన ఆ ప్లాన్ చేసినప్పుడు ఏమైంది ఆ వన్ అవర్ ఇంకాస్త లేట్ అయింది మన సిటీలో ట్రాఫిక్ ఎట్లుంటుంది ఆ ట్రాఫిక్ వల్ల లేట్ అవ్వడం వల్ల ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకొని మా సార్ రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి క్లైంట్ని సాటిస్ఫై చేసి నా వర్క్ తోని క్లైంట్ సాటిస్ఫై అయిన తర్వాత నన్ను పనిష్ చేయకుండా వదిలేసిండు అదే నేను చేసిన పొరపాటు